అయితే నేను ఒకచోటు నుండి ఇంకోచోటికి వెళ్ళడానికి వివిధ రకాల సవారీలు అందుబాటులో ఉంటాయి అయితే మేము పల్లె నుంచి పట్టణానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అయితే ఒక రవాణా ఏజెన్సీ అందుబాటులో ఉంది మాకు కావాల్సిన ట్యాక్సీల గురించి వారికి ఫోన్ చేసి చెప్పాము ఇలాగ మేము పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళాలి అనుకుంటున్నాము కాబట్టీ మీ ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయా అని వారిని అడిగాము అయితే వారు కొద్దిగా అందుబాటులో లేవు కాకపోతే మీరు ఏ డేట్ చెప్తారో ఆ డేట్కి అందుబాటులో ఉంచుతాము అని చెప్పారు అయితే నేను నాకు కావాల్సిన డేట్ని అతనికి చెప్పాను రెండో తారీఖు మేము కొంచెం పట్టణంలో పని ఉంది కాబట్టీ అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము కాబట్టీ మీరు కొంచెం మా యొక్క విన్నపాన్ని అర్ధం చేసుకోని మాకు రెండో తారీఖు అందుబాటులో ట్యాక్సీలు ఉంచుతారా అని మేము ఆ ట్యాక్సీ ఏజెన్సీకి ఫోన్ చేసాము అయితే వాళ్ళు అలాగే సార్ మేము అందుబాటులో ఉంచుతాము మీరు మీ అడ్రస్ ఎక్కడో చెప్తే అక్కడ ఈ ట్యాక్సీ పంపిస్తాము అని చెప్పారు ఇలాగ నేను ట్యాక్సీ ఏజెన్సీస్ తోటి మాట్లాడాను